వంటల్లో చికెన్ కూరలో అయితే నేను కస్తూరి మేతి అనేది వాడుతూ ఉంటానండి ఇదేంటంటే ఒక మనం బిర్యాని చేసుకున్నా చికెన్ కర్రీ చేసుకున్నా కూడా దానికి విచిత్రమైన ఫ్లేవర్ ఇస్తుందనమాట అంటే మన హోటల్లో రెస్టారెంట్స్లో ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ మన వంటలకి యాడ్ అవుతూ ఉంటుందనమాట ముఖ్యంగా నాన్వెజ్ కూరలకి ఇదేస్తే మరి చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగని ఎక్కువేశారంటే చేదైపోతుంది అలాగే అజిన మోటో అనేది కూడా ఉంటుంది ఇది బిర్యానీల్లో ఏయటం జరుగుతుంది కానీ ఇది మన హెల్త్కి మంచిది కాదు కానీ ఏంటంటే ఇప్పుడు గెస్టులు అలాంటి వాళ్ళొచ్చినపుడు మనం రెస్టారెంట్ స్టైల్లో చేయాలని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం మోతాదుగా మాత్రమే ఉపయోగించాలనమాట దీని వల్ల ఏంటంటే బిర్యానీకి ఒక రకమైన స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుందనమాట అంటే దీన్ని టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు అలాగే ఇంకోటేంటంటే మనం ఫ్రైడ్ రైసులు చేసుకునేటప్పుడు సొయా సాసు అనేది కూడా ఉంటుంది అది వేయటం వల్ల ఏంటంటే తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది

కుక్కింగ్లో అందుకనే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇండియన్ కల్చర్గానే నేను వాడుతాను ముఖ్యంగా ఇలా అన్యదేశపు అంటే కనుక ఈ మూడు మాత్రం నేను ఎక్కువగా వాడుతాను అలాగే బేకింగ్ పౌడరనమాట మనం వాడుతూ ఉంటాము కదా కేకుల్లో అలాంటి వాటిలో కూడా వాడుతూ ఉంటాననమాట అది అలాగే ఇంకా బర్గరు అలాంటి వాటిలో యూస్ చేసేది చీసు మైనిస్ అలాంటివి కూడా నేను ఈ మధ్య ట్రై చేయడం జరిగింది కానీ మైనిస్ అనేది కూడా చాలా తక్కువ మోతాదులోనే మనం తినాలి అందుకనేసి వెస్ట్రన్ కల్చర్ అంటే అన్యదేశపు పదార్థము అంటే మైనిస్ ఇలాంటివి ఏంటంటే టేస్టింగ్ సాల్టులు ఇలాంటివనేవి మనం ఇండియన్ కల్చర్లో అయితే చాలా తక్కువే యూస్ చేయాలి ఎందుకంటే అక్కడున్న వెదర్ వేరు ఇక్కడున్న వెదర్ వేరు కాబట్టి ఇక్కడ మనుషులకు తగ్గట్టు వెదర్కి తగ్గట్టు మనం వంటలనేవి మనం వండుకోవాలనమాట అక్కడ కొవ్వు పదార్థంతో అవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి అవి మనం ఎక్కువగా యూస్ చేయడానికి ఇష్ట పడడం నేనైతే మైనిస్ అనేది మోమోస్లోకి యూస్ చేస్తూ ఉంటాను ఇంకా కేకుల్లోకి అది కూడా చేయటానికి కొంచెం టాప్పింగ్ అలాంటివి చేయటానికి మనకి బట్టరు అలాంటివి యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది